అదే సార్ మేము మేము కస్టమర్ సార్ సార్ ఇప్పుడు తిరుపతి టు చెన్నైకి మీ దగ్గర వెహికల్ కార్లు అవి అంటే పర్ డేకి ఎంత తీసుకుంటారు మేము ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ సిక్స్ అనుకోండి సార్ సిక్స్ మేము మ మార్నింగ్ వెళ్ళి వీ ఎలా ఉన్నా నైట్ ఈవ్ నైట్ లోపల వచ్చేయాలి పర్ డే వన్ డే

ఓకే సార్ సార్ పర్ డే మా

పర్ డేకి ఎంత సార్ మీరు ఎంత తీసుకుంటున్నారు ట్వంటీ ఫైవా అది ఓకే ఓకే

అంటే సార్ ఇప్పుడు టోల్ గేటు అంద పెట్రోలు అన్నీ కలిపి ట్వంటీ ఇరవై ఐదు వేలా లేకపోతే అన్నీ మేమే పే చేసుకొని మీకు డబ్బులు ఇరవై ఐదు వేలు జస్ట్ కారు బాడుగు ఒకటేనా సరే

ఓకే ఓకే సరే అది ఓకే సార్ కాని అమౌంట్ అమౌంటు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది ఇరవై ఐదు వేలు ఎక్కువ కదా అలా కాదు సార్ కారుదే మీరే కొంచెం చూసి ట్వంటీ ఇరవై ఐదు వేలు కాకుండా ట్వంటీ టూ త్రీ ఇరవై మూడు ఇరవై రెండుగా చూడండి సార్ ఓకే సరే సార్ సరే సార్

ఉదయం వచ్చి మీ ఆఫీస్ దగ్గరకి వచ్చి ఏజెన్సీ దగ్గరకి వచ్చి మాట్లాడుతాను సార్ సార్ సార్ ఇంకొకటి సార్ అంటే మేము ఎప్పుడైనా వన్ డే ఏక్సట్రా పట్టిందంటే ఉంటారా వచ్చేస్తారా దానికి ఏక్సట్రా ఛార్జెసా లేకపోతే ఓకే అంటే మేము అక్కడికి వెళ్ళిన తరువాత మాకేమైనా పనుంటుంది కదా అప్పుడు ముందుగా మీకు చెప్తే మీరు ఉండి వస్తారా లేకపోతే దానికి ఏమైనా ఎక్సట్రా తీసుకుంటారా అంతలోనే అడ్జెస్ట్ అయినా ఒక్క రోజుకి ఇరవై మూడంటే కొంచెం చూసుకోండి సార్ ఉండేవు ఉంటే అంటే మరీ ఎక్కువ కాదు ఎక్కువ కాదు సరే థ్యాంక్ యూ వచ్చి రేపు వచ్చి కలుస్తాను సార్ ధన్యవాదం